మావ్ మా ఊరిలో మా గ్రామంలో మా ఇంట్లో లైబ్రరీ అనేది ఉంది నేను నేను మంచి నేను మంచి కథలు బేతాలు బేతాళుడు ఇంకా మన ఇతిహాసాలు రామాయణం మహాభారతం ఇలాంటి ఇలాంటివి సంబంధించిన ఇలాంటి ఇతిహాసాలకు సంబంధించిన పుస్తకాలు చదవడానికి చాలా ఇష్టపడతాను ఎందుకంటే అవి మన దేశ వైభవాన్ని ఇంకా గౌరవాన్ని చూపెడతాయి ఒకప్పుడు భారతదేశం ఎంత సిరి సంపద గల దేశమో అలాంటి చాలా అంశాల గురించి అందులో లిఖించబడి ఉన్నది ఇంకా రామాయణం మహాభారతం అనే ఇలాంటి ప్రాచీన పురాతనమైన గ్రంథాలను మనము మనము చాలా జాగ్రత్తగా భద్రపరచాలి ఇలాంటివన్నీ ఇలా ఇలాంటివన్నీ మనము భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే మనము చదివి వాళ్ళకి వినిపించాలి వాళ్ళకి వాటి వాటిపైనున్న ప్రాధాన్యత ఏందో మనము వాటిని తెల్పగలగాలి అప్పుడే అప్పుడు పుస్తకాలు చదవడానికి ఇంకా మనము జ్ఞానం పెంపొందించుకోడానికి ఒక అర్థం అనేది ఉంటుంది